ఈ ప్రాంతంలోని కొన్ని జానపద పాటల గురించి చెప్పాలంటే మొదటగా వ్యవసాయం చేసే చోట నడి నాటేటప్పుడు జానపద పాటలు పాడుతారు అలా పడుతూ ఉంటె అక్కడ పనిచేస్తున్న ప్రతి ఒక్కరూ చాలా ఉత్సాహంగా ఆనందంతో వాళ్ళు నాటుతున్న వరి కోతను మరియు వారు కోస్తున్న వరి కోతను చాలా త్వర త్వరగా ముగిచేస్తారు జానపద పాటలు పాడుతూ ఉంటే అందులో ఉన్న రాగం ఎంతో చెప్పలేనంత సంగీత పాటలు వస్తాయి కాబట్టి మనం జానపద పాటలను గురించి చాలామంది చెప్పారు